హలో న నమస్తే నమస్తే అండి చెప్పు అదే అండి అలాగే అండి అయితే ఎప్పుటికి అండి అదే అండి ఇక్కడ ఆల్రెడీ వర్క్ ఉంది పనిచేసే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారండి రెండు రోజులు అంటే కొంచెం కష్టము అందుకని కొంచెం టైమ్ పడుతుందని చెప్తాం

అదే అండి కుట్టడానికి ఇబ్బంది ఏమి కాదు కానీ మనకు టైమ్ అనేది దగ్గర అయిపోయింది దానికోసం సరే అండి ట్రై చేస్తాను మరి ఎప్పుడు అండి రెండు రోజులలో ఇవ్వమంటారా జత మామూలుగా ఆరు వందలు అండి అయితే మరి అర్జెంట్ అంటున్నారు కదా కుర్రోడికి కూడా అర్జెంట్ అయితే కొంచెం ఎక్కువ ఇవ్వాలి అదే అదే అదే కొంచెం ఒక సెవెన్ ఫిఫ్టీ కానీ ఎయిట్ హండ్రెడ్ కానీ పడద్దండి ఎందుకంటే అర్జెంట్ కదా కొంచెం మరీ కుర్రోడు అర్జెంటుగా అంటే కొంచెం ఎగస్ట్రా టైమ్ తీసుకుని కుట్టించాలి దానికోసం ఎక్కువ అవుద్ది మరి దానికి ఇష్టమైతే కుడతాం సరే అండి చూద్దాం అయితే అది ఏ మోడల్ అలాగే అండి మీరు తీసుకుంటాను వాడనా సరే అలాగే అండి

అలాగే అండి పెడతాం అంటే మీకు ఎలా కావాలంటే అలా కొలతలు తీస్తాం

అదే అదే అలాగే అండి తప్పకుండా మీకు మీకు ఎలా కావాలంటే అలా కొలతలు తీస్తాం ఇప్పుదు వచ్చే మోడల్ని బట్టి మీరు రెడిమేడ్లో ఎలాగైతే ఇష్టపడతారో ఆ మోడల్స్ అన్నీ వేస్తామండి చెస్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చక్కగా కొలతలు తీసుకుంటే మీకు బయట రెడిమేట్ తీసుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిపోవడం కొలతలు కుదరకపోవడం జరుగుతుంది అయితే మన దగ్గర అయితే ఎక్కువగా కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి సరిపోద్దండి అలాగే అండి అయిపోద్దండి తీసుకురండి అలాగే అలాగే అలాగే అలాగే